పద్నాలుగు ఐదు వేల రెండు వందల ముప్పై ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఆరు ఒక లక్ష ఐదు వందల ముప్పై రెండు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు